నాకు అన్నింటికంటే క్యారెట్ కూర అంటే ఎంతో ఇష్టం క్యారెట్ పొట్టు కొంచెంగా తరిగి చిన్న చిన్న కట్ చేసుకుని మరియు కడగాలి దాని తర్వాత గిన్నె పోయి మీద పెట్టుకొని దానికి కొంచెం నూనె పూసుకుని నూనె వేడి అయ్యాక సగం చెంచా జీలకర్ర సగం చెంచా శనగపప్పు సగం చెంచా మినప్పప్పు సగం చెంచా ఆవాలు వేసుకొని కొంచెం సేపు మూత పెట్టాలి అప్పుడప్పుడు ఒకొక్కసారి కలుపుకోవాలి దాని తర్వాత దాంట్లో క్యారెట్ ముక్కలు వేసుకోవాలి దానికి సరిపడ కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి కూడా వేసుకుని కొద్దిగా కరివేపాకు వేసుకొని కొంతసేపు మూత పెట్టుకోవాలి మూత పెట్టడం వల్ల తొందరగా ఉడుకుతాయి కొంత సేపు అంటే పది నిమిషాలు ఉండాలి అప్పుడప్పుడు కూడా కలుపుతు ఉంటే మాడిపోకుండా ఉంటుంది కూర తర్వాత ఒక చెంచా పసుపు వేసుకోవాలి దాని తర్వాత కొంచెం అర చెంచా కారం వేసుకోవాలి దాంతోపాటు ధనియాల పొడి వేసుకుంటే బాగుంటుంది తర్వాత వెల్లులిపాయలు వేసుకొని వెల్లుల్లిపాయలు వేసుకోవడం వల్ల రుచికరంగా ఉంటుంది కొన్ని నీళ్ళు పోసుకోవచ్చు కొంతసేపు కలుపుకోని మరగపెట్టడం వల్ల కారం మరిగి బాగుంటుంది అంతా కూర తయారు అయ్యాక చివరిలో కొంచెం కొబ్బరి పొడి వేసుకుంటే కూర అద్భుతంగా ఉంటుంది క్యారెట్ కూర కానీ క్యారెట్ తినడం వల్ల క్యారెట్ తినడం వల్ల కంటి చూపు మెరుగు అవుతుంది రక్తపోటు నియంత్రిస్తుంది జుట్టు పొడిబారుతుంది మోకాళ్ళు దృఢంగా మారుతాయి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఎవరికైనా కీళ్ళ నొప్పులు ఉన్న తగ్గుతాయి శక్తిని అందిస్తుంది ఎలాంటి చర్మ సమస్యలు కూడా రావు చాలా విటమిన్లు ఖనిజం లవణాలను అందిస్తుంది మరియు క్యాన్సర్ బారిన పడకుండా రక్షిస్తుంది క్యారెట్లో విటమిన్ ఏ సి ఎక్కువగా ఉంటాయి కాల్షియం కూడా లభిస్తుంది క్యారెట్ తినడం వల్ల క్యారెట్ కూర తినడం వల్ల క్యారెట్ కూర తినడం వల్ల కాంప్లెక్స్ బి విటమిన్ కూడా లభిస్తుంది మెగ్నీషియం పొటాషియం గుండె కవాటలు కూడా తగ్గిస్తుంది క్యారెట్ను రెండు రకాలుగా ఉంటాయి అంటే ఒకటి ఇది యాంటీ ఆక్సిడెంట్ లభిస్తాయి గేముసినాయిన్ ఆంగుసీఎన్ క్యారెట్లో పొటాషియం ఎక్కువగా లభిస్తుంది క్యారెట్లో పీచు పదార్థం జీనక్రియ ఉండదు ఉండడం వల్ల కడుపు నిండినట్టుగా ఉంటుంది బరువును కూడా నియంత్రిస్తుంది చాలా వరకు బరువు తగ్గుతారు క్యారెట్లో పీచు పదార్థం ఉండడం వలన తొందరగా జీర్ణ జీర్ణం కాదు ఆరోగ్యానికి మంచిది బలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది ఎక్కువ క్యారెట్ వల్ల ఉపయోగం ఏంటంటే చక్కెర వ్యాధి తగ్గుతుంది ఫైబర్ ఎక్కువ ఉంటాయి క్యారెట్తో స్థూలకాయం కూడా తగ్గుతుంది ఎక్కువ శాతం ఉండదు తక్కువ శాతం ఉంటుంది క్యారెట్ కూర ఎన్ని రకాలుగా తినచ్చు క్యారెట్ అందరు తినచ్చు ఎక్కువ ఏ ఆరోగ్య సమస్య ఉండదు క్యారెట్ వల్ల కోటి లాభాలు ఉన్నాయి క్యారెట్ తినడం వల్ల వేడి కూడా తగ్గుతుంది క్యారెట్ పొడికడుపున తినడం వల్ల చాలా మంచిది చిన్నపిల్లలు క్యారెట్ తినడం వల్ల చాలా ఆరోగ్యకరంగా ఉంటారు అందుకే అందుకే ఎక్కువ ఏ కాలంలోనైనా నాకు క్యారెట్ కూర అంటే ఇష్టం దానివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఈ విటమిన్లు ఈ విటమిన్లు పొటాషియం చాలా ఎన్ చాలా మంచిది